నమస్కారమండి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు మీరు అవునా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంటాయండి మనం చూడటానికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కువగా తప్పకుండా అండి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి అండి మనకి ఎక్కువగా ప్రజలందరు తిరుపతికి వెళ్తూ ఉంటారు అక్కడ వేంకటేశ్వరస్వామి అంటే చాలా మందికి ఇష్టం ఇంకా విజయవాడకి వెళ్తారు విజయవాడకి వెళ్తారు ఉంటుందని ఇంకా మీరు ఏదైనా విహార ప్రదేశానికి వెళ్ళాలి అంటే విజయవాడలో ఇంకా మనకు భవానీ ఐల్యాండ్ ఉంటుందండి అందులో కూడా చూసుకోవచ్చు ఇంకా మీ అంటే మీకు ఎటువంటీవి క కావాలని అనుకుంటున్నారు ఎటువంటి కలర్స్ సముద్రాలు అయితే మనకి విశాఖపట్నంలో ఉంటుందండి సముద్రం అక్కడ బీచులు ఉంటాయి ఇంకా మచిలీపట్నంలో ఉంటాయి ఇంకా కాకినాడ బీచు ఓకటి ఉంటుందండి కాని జనాలు అందరూ ఇష్టంగా వెళ్ళేది వైజాగ్లో మనకి చాలా మంది చాలా బీచులు ఉంటాయి అండి విశాఖపట్నంలో తప్పనిసరిగా అండి మేము తీసుకు వెళతాము ఇంకేం మ్యూజియంలు ఉంటాయి అండి మనకి తీసుకు వెళ్తానండి ఇంకా మీరు ఇక్కడ ఉండటానికి కూడా మేము చెప్పగలము మీకు కావాలని అనుకుంటున్నారా ఇలా టూరిస్ట్లు అందరు వచ్చినప్పుడు మేము ఒక ప్రదేశం అంటూ ఉంటుందండి ఆయన మాకు తెలిసిన ఆయనే ఆయన నాకు చాలా మీకు సేఫ్గా ఉంటుంది సురక్షితంగా ఉంటారు మీరు అక్కడ దానికి డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకుంటారండి ఆయన తెలిసినవారే మీరు ఇష్టపడుతున్నారా వెళ్ళడానికి అక్కడ అంతా మన తెలుగుదే ఉంటుందండి అదర్ ఐటమ్స్ అంటూ ఏమి ఉండవు ఎలా మరి తప్పకుండా అండి తీసుకు వెళతాము సరేనండి మనం వెళ్దాము ఇంక ముందు మీరన్నట్టు మన ఇక్కడ దగ్గరలో అయితే మనకి ఇక్కడ మచిలీపట్నం బీచ్కి వెళ్ళచ్చు అండి ఫస్టు అక్కడకి వెళదామా అండి సరేనండి